హలో హలో అన్న ఇది ఓనర్ అదే ఇంటి ఓనర్ మాట్లాడుతున్నాను ఇంటీరియర్ డిజైన్ అది మాట్లాడినాం కదన్నా ఎంత అవుతుంది అన్న ఫస్ట్ మొత్తం పో ఫోర్ ఫోర్ రూమ్స్కి ఎంత అవుతుంది కొత్త టెక్నాలజీతో చేస్తే ఎంత

అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డిజైన్స్ వస్తున్నాయి అన్న మార్బల్ డిజైన్ గిట్ల అనుకుంటాను అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు పేయింట్తో వేస్తారా లేకపోతే మీరు కార్ప్ వుడ్ వాడతారా అవునా అదే అది వేస్తే బాగుండు అన్న అంటే ఫస్ట్ టూ రూమ్స్ ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అవునా అవునా అంటే డిస్ అంటే డిస్కులు గిట్ల అంతా అంటే డిస్కులు గిట్ల అంతా ఇంట్లోనే కలిసిపోతాయా అంటే డోర్స్ అంటే తీయడం అది అంతా అంతా మంచిగా డోర్లోనే కలిసేటట్టు చేస్తారా అవునా అంటే ఇక ఇంకా పైన పైన అంతా డిజైన్ వస్తుందా లోపల అంతా ఎలాంటి డిజైన్స్ వస్తాయి అన్న మొత్తం ఆహా అంటే మేముతీసుకునే మనం తీసుకునే క్వాలిటి బట్టి అవునా అంటే ఇప్పుడు మొత్తం వుడెన్ వుడెన్తో రావాల వుడెన్తో అంతా సైడ్కు అంతా ఓకే అన్న సరే అన్న అంటే చెప్తాను అన్న ఓకేలా మళ్ళీ ఇక కాల్ చేస్తాను మీకు ఒకవేళ ఉంటే అంటే వే అంటే వేరే కాడ ఒకసారి చూసి మళ్ళీ కాల్ చేస్తాను అన్న